ఇంటిలో మొత్తం అయిదుగురం ఉంటాము నేను మా నాన్న మా మమ్మీ మా అన్న మా తమ్ముడు మేము ఎప్పుడు ఇక ఇంట్లోనే ఉంటాము మా అమ్మ ఇంట్లోనే ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది మా డాడీ ఏమో బయట ఏదన్నా రియల్ ఎస్టేట్ పని కోసం చూస్తాడు తగిలితే దాని వెంట లేకపోతే మా ఇంటి కిరాయి పైన కిరాయి వాళ్ళు ఉంటారు వాళ్ళు అద్దె ఇస్తే వాటి తోనే గడుపుతాము మా డాడ్ ఏమో ఇంటర్ వరకు చదువుకున్నాడు ఇంటర్ వరకు చదువుకుని అలాగే కొనసాగి మా అమ్మేమో తొమ్మిదో క్లాస్ పూర్తిగా చదివింది అక్కడ వరకు దాని తరువాత మా మమ్మీకి పెళ్లి చేసారు మా డాడ్ మా నాన్నతో దాని తర్వాత మా మా అన్న పుట్టాడు మా అన్నేమో ప్రస్తుతం ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు నేనేమో డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నాను మా తమ్ముడు వచ్చేసి ఇంటర్లో ఉన్నాడు మేమిద్దరం ఎప్పుడు ఇక కలిసిమెలిసే ఉంటాము మా డాడీ నాతో బాగా అంత మా డాడీకి నాకు అంత ఉండదు కానీ ఇక ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాము బాగా కలిసుండేది అంటే మా అన్న నేను మా తమ్ముడే ఏదన్నా గొడవ వస్తే ఫస్ట్ మా తమ్ముళ్ళని ఎదురుకుని మాకు మేము చూసుకుంటాము మా డాడీ సైడ్ కాకుండా ఎందుకంటే తప్పైతే మమ్మల్ని కొంచెం కొడతారనమాట ఎందుకులే కొట్టించుకోవడం అని మళ్ళీ అందరం కలిసి ముందే మాట్లాడుకుంటాము మాట్లాడుకునే తప్పు లేకుండా ఉండేటట్టు చేస్తాము చేసిన తర్వాత చేసిన తర్వాత ఇక మేమే గెలుస్తాం మేమే గెలిచినట్టు అనిపించేసి మా డాడ్ వదిలేస్తాడు మీ తప్పేం లేదు సరే నెక్స్ట్ టైమ్ మళ్ళీ చేయకండి అని అంటాడు దాని తర్వాత ఇగ మా మా కాలేజీకి వచ్చేసరికి కొంత మంది బాగానే ఉంటారు స్నేహితులు కొంత మంది అందులో ఇక వాళ్ళతో ఇప్పుడు బాగా తిరుగుతాను అయితే ఈ రోజు ఒకడు నాతో పాటు వస్తా అన్నాడు కానీ ఇంకా రాలేదు ఇప్పుడు వచ్చి నా పక్కనే కూర్చుంటాడు ఎప్పుడు ఆ తర్వాత వాడిని కొంచెం దూరం పెట్టేసి ఇక కొంసేపు టైమ్ పాస్ చేస్తూ ఇంక ఇంట్లో జరిగేవి ఏదోటి లేకపోతే ఏదన్నా అమ్మాయికి వచ్చి మాట్లాడగానే సిగ్గుపడి లేకపోతే కొంత మంది అమ్మాయిలు స్నేహితులు కూడా ఉన్నారు కాకపోతే ఇంట్లో ఎవ్వరు అమ్మాయిలు లేరు కాబట్టి మాకు ఎట్లా మాట్లాడాలో తెలియదు కాబట్టి ఇప్పుడు కూడా సిగ్గు అనేది ఉంటుంది ఇహ ఏం చేస్తాంలే అ ని అనుకొని మాట్లాడకుండానే ఉండేవాళ్ళం కాబట్టి నాకు అమ్మాయిల స్నేహితులు చాలా తక్కువ మందే ఉంటారు దాని తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు మోటివేట్ చేస్తారని మాట ఇట్లా అమ్మాయిలతో వెళ్ళి మాట్లాడరా అమ్మాయి బాగుంది రా లేకపోతే ఇట్లా అంటారు కానీ నేను అనుకుంటాను మాట్లాడదాం అని ఒక చోట ధైర్యం చేస్తాను కానీ మాటలు ఉండవు ఇక మహా అయితే ఏం అడుగుతాం ఇహ తిన్నావా లేదా అని అడుగుతాం దాని తర్వాత ప్రశ్నలు ఉండవు మాట్లాడాళ్ళు ఉండవు ఒకవేళ మాట్లాడినా కూడా ఏదో ఇక అది ఇది అని లొల్లి చేసి ఏదో ఒక రోజు బాధ అనిపిస్తుంది మనకి అందుకే ఎందుకులే అని వదిలేసినం దాని బదులు ఇక ఇద్దరం కలిసి నేను మా ఫ్రెండ్ గాడు గేమ్స్ ఆడతాం అప్పుడప్పుడు అన్న అయితే ఉంటాడు కాబట్టి మా అన్ననో తమ్ముడినో పిలుస్తాము ఎక్కువ అయితే మా అన్న మా తమ్ముళ్ళతోనే ఆడతాము మా ఫ్రెండ్ గాడు ఎక్కువ వేరే వాళ్ళతోని ఆడతాడు అయితే దాని వల్ల నాకట్ల ఏం అనిపించదు కానీ కానీ ఆడితే మాత్రం బాగుండు అనిపిస్తుంది ఆడితే తర్వాత ఇద్దరం ఆలా పరిగెత్తేవాళ్ళం లేకపోతే అప్పుడప్పుడు వ్యాయామం కూడా చేసేవాళ్ళం అప్పుడు ఒక రోజు నేను నేను మా అన్న తమ్ముడు గ్రౌండ్కి వెళ్ళాం మా స్నేహితులతో పాటు కొంత మంది ప్లేయర్స్ తక్కువ అయ్యారని అయితే నేను ప్లేయర్స్ తక్కువ అయ్యారని వెళ్తుంటే జిమ్ అక్కడ చెట్టు కనపడ్డది చెట్టెక్కినాము చెట్టెక్కి ఎవరు పైకెక్కితే అని అనుకుంటాం కదా నార్మల్గా ఎవడు పైకెక్కితే ఆడే గొప్ప అని అట్లనే అనుకున్నాం మేము కూడా అట్లా అనుకున్న తర్వాత బాగానే ఎక్కుతున్నాం ఇహ వేలాడుతున్నాం ఇగ వేలాడిన తర్వాత ఇహ బాగానే ఒకసారి చెయ్యి జారీ కింద పడ్డ కిందపడ్డ తర్వాత నేను ఏదోఒకటి చే చేద్దామని అనుకునీ నేను అటు పోదాం అనుకున్నా అయితే ఇగ ఇప్పుడు కూడా మా ఫ్రెండ్గాడు అట్లా పోదాం అన్నాడు పోదాం అనేసరికి ఇక నాకు బోర్ కొట్టింది బోర్ కొట్టింది ఇక బాగానే అటు ఇటు పోతుంటే వచ్చా ఒక పార్కులోకి వచ్చాము పార్కులోకి వచ్చి ఇహ పాటలు వింటున్నాం ఇహ ఏదో ఇట్లా పోటీలు పెట్టిరి ఇట్లా ఏదో రికార్డు చెయ్యాలని ఆ రికార్డు చేస్తున్న ఇప్పుడైతే ప్రస్తుతం ఇహ మంచి పాటలు వస్తున్నాయి పక్కన్నే పక్షులున్నాయి మాదేందో మా ఇంటి ముందు పార్క్ ఉంటుంది అనమాట ఆ పార్కులో చుట్టుతా టైమ్ పాస్ చేస్తున్నాం టైమ్ పాస్ చేసిన తర్వాత ఇహ అంతా బాగానే ఉంది ఇప్పుడు నేను మళ్ళీ అట్లా ఇంటికి వెళ్ళాలి ఒకసారి ఇంటికి వెళ్ళి ఇట్లా బయటకి వెళ్తున్నా అని చెప్తే బాగానే అనుకుంటారు అంతేమి తీసుకోరు కానీ అసలు మా డాడ్ బయటకి వెళ్ళమనరు అది అసలు హైలైట్ అంటే ఎక్కువ పంప్పివ్వడు అనమాట మా ఇంట్లో పంపిస్తా అని చెప్పిండు సడన్గా అనేసరికి ఇక ఏదో ఆశ పెట్టుకున్నాను ఈసారి అయినా కొంచెం మంచిగా వచ్చేటట్లు చూడాలి ఇహ మా అన్న మళ్ళీ చదువు కోసం చదువుకోవడం కోసం మళ్ళీ హాస్టల్ సైడ్ వెళ్లిండు మా తమ్ముడు ఇప్పుడు అదేదో ఎక్సమ్ రాస్తున్నాడు కాబట్టి కొద్దిగ చదువు మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ఇప్పుడు సరిగ్గా ఆడలేకపోతున్నాము కాకపోతే మాట్లాడుకునేది బాగానే మాట్లాడుకుంటాము వాడు వాళ్ళ ఫ్రెండ్ గురించి బాగా చెప్తాడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తాడు అందులో అమ్మాయిలు కూడా ఉంటారనుకో అబ్బా అదేందో కానీ మా అన్నకి కూడా ఉన్నారు మా తమ్ముడికి ఉన్నారు కానీ నాకు లేరు అంటే వాళ్ళు మాట్లాడ్డం కొంచెం గట్టిగా మాట్లాడుతారు మా అన్నకి ఏమో మొత్తం రివర్స్ జరిగింది అమ్మాయి మాట్లాడదు రా అంటే అమ్మాయి వచ్చి మాట్లాడింది ఇట్లనే ఇహ మా తమ్ముడేమో కొంచెం బాగా కలుపుతాడు అనమాట కలిపేసరికి ఇహ బా మాట్లాడతాడు కానీ కొంచెం పొగరు కూడా చూపిస్తాడు ఆ పొగరు కూడా నచ్చుద్ది అందుకే కొంచెం దాని వల్ల కూడా పడవచ్చు ఇంకా అంతా బాగానే జరుగుతుంది అనగా బాగానే ఉంది అనగా ఇహ మెల్లగా మా ఫ్రెండ్స్ గురించి కూడా మా ఫ్రెండ్ని ఏదో అట్లా సెట్ చేద్దాం అనుకున్నాము మా ఫ్రెండ్గానిది ఇప్పుడు అయిపోయింది మంచిగా వీడియో కాల్ మాట్లాడుతురు వాళ్ళ ఫ్రెండ్తోనే అనుకుంట మోస్ట్లీ నేను హాయ్ చెప్తానే దీని తరువాత పోయి ఇహ పోయి తినేసి కలిసి ఇహ నేనైతే ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చెయ్యాలో ఇంకా ఆలోచించలేదు ప్రస్తుతానికైతే ఏం అనుకోలేదు ఈ కనీసం ఈ ఈవెంట్ కోసం అయిదు వందలు ఎట్లోట్లా ఖర్చు పెడదాం అని అనుకుని పోయి ఇహ బట్టల షాప్కు వెళ్ళి రెండు మంచి బట్టలు తీసుకుని ఇహ ఫంక్షన్కు వెళ్ళేసి గట్టిగా తినేసి ఇంటికి వచ్చేసి పండుకోవాలి ఇక పండుకొని అట్లా అని అట్లా ఏం కాదు కానీ ఈ రోజైతే మంచిగా గడిపాను మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిసాం ఆడికి ఈడీకి తిరిగాము పార్కులల్లో ఇహ ఇంటికెళదాం అనుకునే సమయంలో నాకు ఇంకా పార్కులో చూస్తే ఇద్దరమ్మాయిలు నచ్చిరు నచ్చేసరికి ఆడ వరకు పోయి చూసేసి వచ్చినం కింద చూస్తే ఏదో మిరపకాయల లెక్కన ఉన్నాయి ఇక్కడ మిరపకాయలు అనిపించి వాటికెళ్ళి కొంచెం దూరం వచ్చేసినాం దూరం వచ్చిన తర్వాత ఇహ ఇప్పుడే నీళ్ళు బాగా దాహం వేసింది ఇహ ఇంత సేపు మాట్లాడి అని ఇక అటు సైడ్ పోయేసి వచ్చినాం కొంసేపైతే ఇహ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఇహ సరే